పిల్లలకు తెలుగు భాష నేర్పడం ముఖ్యమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనము చిన్నప్పటినుంచి తెలుగు మాట్లాడి తెలుగులో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను అది కాక మన మాతృభాష అయిన తెలుగుని మనం మన పిల్లలకు నేర్పించకపోవడం అంతకన్నా హీనం హీనమైన స్థితి ఇంకొకటి ఉండదు ఎందుకంటే అది మన మాతృభాష ఖచ్చితంగా మన పిల్లలకు మన మాతృభాష అనేది ఖచ్చితంగా ముఖ్యమని నేను అనుకుంటున్నాను దాని విలువలు ప్రతి ఒక్కరికి తెలియాలి మనం భారతదేశంలో పుట్టి తెలుగు నేర్చుకోవడం మన మాతృభాషను నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా ముఖ్యమైన పని